చెప్పండి ఎం కావాలి అవును అండి చెప్పండి అవునండి ఎంత మంది ఉంటారు అండి ఆరుగుర అండి ఎప్పుడు అండి వచ్చే సోమవారం ఏడువేలు అవుతుంది అండి ఉన్నాయి అండి ఎర్టిగా ఉన్నది అండి ఎర్టిగా ఎర్టిగా ఎర్టిగా ఉంది ఇన్నోవ ఉన్నది అండి అది మీకు సీట్లును బట్టి ఉంటుంది అండి కార్ను బట్టి కాదు అండి దాంట్లో మీకు ఎనిమిది మంది పడతారు అండి ఏడు ఎనిమిది మంది అండి డ్రైవర్తో కలిపి దానికి అధార్ కార్డ్ పెట్టాల్సి ఉంటుందండి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరి చూపించాల్సి ఉంటుంది అండి మా కాడ అండి డ్రైవర్స్కి ఉంటుందండి డ్రైవర్ని పంపుతాము అండి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ని పంపుతాము అండి అటువైపు తిరిగే డ్రైవర్నే పంపుతాము అందుకనే అదే అందుకనే మేము పంపుతాము మేము అవన్నీ చూసుకునే ఇస్తాము అండి మీకు కారు ఏది అండి అవును అండి అదేను అండి అంతే అండి ఇంకా ఏడు ఎనిమిది మీరు ఇప్పుడు వెళ్ళి వెంటనే తిరిగొచ్చేసినా కానీ ఏడు వేలే అండి అందుకని కిలోమీటర్ల లెక్క మేము వేసేది అండి ఇప్పుడు వెళ్ళి వెంటనే తిరిగొచ్చేసిన కిలోమీటర్ అంతే చూపిస్తుంది కానీ టైమ్ని బట్టి ఏముండదు కాదండి మీరు వెళ్ళడానికే ద్వా ధారపల్లి వాటర్ఫాల్స్ దాకా వెళ్ళడానికే మధ్యలో ఏమైనా ఎక్కడైనా ఆపమని అంటే ఆపుతారు కాని అది దాటి ఇంకా వెళ్ళదు అండి లోపలికి ఇంకెకడికైనా వెళ్ళాలి అంటే వెళ్ళరు రారు అండి అసలు బండి రాదు అండి లేదు అండి ఏంటి అండి ఉంటాయి ఉన్నా గాని మా బండి రాదు అండి ఎందుకంటే మీరు ఎక్కడి దాకా మాట్లాడుకుంటే అక్కడిదాకేనండి ఎందుకంటే టైమ్ ఉంటుంది అండి డ్రైవర్ ఎక్కడిదాక చెబితే అక్కడిదాకే తోలుతాడు మళ్ళీ తీసుకు వచ్చేసి ఇంకో డ్యూటీ ఎక్కుతాడు అండి డ్రైవరు బండి వేరేవాళ్ళకి వెళుతుంది మీరంత దూరం తీసుకెళితే మేము మీ తరువాత బుకింగ్ చేసుకున్నవాళ్ళకి వాళ్ళ టైంకి ఇవ్వలేము కదా అండి లేదు అండి తగ్గించే చెబుతున్నామండి మేము లేదు అండి డీజిల్ మీదే అండి టోల్ ఒకటే మాది అండి టోల్ గేట్లు మేమే కట్టుకుంటాము డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించేడమే అండి డ్రైవర్ చెప్తాడు అండి

అదే మీరు కార్ కారు ఒకే చేసాక మీరు అమౌంట్ అడ్వాన్స్ చేసాక ఆ ముందు రోజు ఏంటి అండి అదే మూడు వేలు చేయాలి అండి

మీకు రేపు అనగా ఈరోజు నైటు అదే ఇంకా ఆదివారం నైట్ వస్తాయి అండి డ్రైవరు ఫోన్ నంబరు పేరు కార్ నంబరు ముందు రోజు నైట్ వస్తుంది అండి సరే అండి

సరే అండి